హలో మ్యాడం నమస్తే మ్యాడం అది కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఏనండీ అంటే హోటల్ గురించి చాలా చాలా మంది చెప్పారండి చాలా ప్రసిద్ధి గాంచిన హోటల్ అని అక్కడ మాకు అంటే మేము కొంచెం దూరం నుంచి వచ్చామండి చాలా మంది హోటల్ లో చాలా రుచికరమైన ఆహరం వండుతున్నారని చెప్తున్నారండి అవునండి శాఖాహారం గురించి చెప్తున్నారు అక్కడికే రావాలని మేము మా కుటుంబ సమేతంగా ఇలా ఆలోచన కలిగి ఉన్నాం మా కోసం కొంచెం మీరేమన్నా బల్ల ఏర్పాటు చేస్తే రావాలని అనుకుంటున్నాం అండి అదేనండీ మేమందరం కుటుంబ సమేతంగా వస్తున్నాం కదండి ఎవరెవరికి ఏమి కావాలో అక్కడ మీ హోటల్ కు వచ్చిన తర్వాత దాని బట్టి మేము ఎన్నిక చేసుకోవాలనుకుంటున్నాం అండి అదేనండి అంటే ఖాళీ ఉండదు అని అన్నారు దాని గురించి మేము ఒకరోజు ముందే మేము బుక్ చేసుకోవాలని మేము అనుకున్నాము అందుకే ఒకరోజు ముందే మేము ఫోన్ చేశామండి అలాగేనండి ధన్యవాదాలండి అలాగేనండి ఫోన్ నెంబర్ చెప్పమంటారా అండి డబల్ నైన్ జీరో ఎయిట్ రెండు ఐదు రెండు నాలుగు ఆరు మూడు అండి అలాగే అలాగేనండి అలాగే సరేనండి సరేనండి ధన్యవాదాలండి